హలో నేను ప్రమీల మాట్లాడుతున్నాను నేను ఈరోజు ఆర్డర్ ఐడి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ద్వారా ఆర్డర్ చేశాను అయితే నా ఆర్డర్లో కొన్ని అంశాలు డెలివరీ కాలేదు మీరు ఫుడ్ కాంబోలోకి మూడు అంశాలు ఉండాలి బిర్యానీ సలాడ్ మరియు మిఠాయి కానీ నాకు మాత్రం బిర్యానీ మాత్రమే వచ్చింది మిగిలినవి లేవు కాబట్టి నేను వేరే ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చా లేకపోతే నేను ఆర్డర్ చేసినది పంపిస్తారా మీరు వీలైన అంత తొందరగా నాకు రి రీఫండ్ అయితే బెటర్ ఇదే విషయం పై స్క్రీన్షాట్ కూడా ఉంది కావాలి అంటే షేర్ చేస్తాను ధన్యవాదాలు